కోనసీమ జిల్లాలో అందుబాటులో ఉన్న కొన్ని స్థానిక గృహ ఎంపికలు ఉన్నాయి ఒంటరి ఇళ్ళు వీటిని సాధారణంగా స్థానికులు నివాసం ఉండటానికి ఉపయోగిస్తారు అవి సాధారణంగా చిన్నవిగా ఉంటాయి మరియు ఒకటి లేదా రెండు గదులు మరియు ఒక స్నాన గది ఉంటాయి ఒక చిన్న ఇంటికి అద్దే సాధారణంగా అయిదు వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు ఉంటుంది అపార్ట్మెంట్లు ఇవి నగరాల్లో మరియు పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తాయి అవి వివిధ పరిమాణాలు మరియు అలంకరణలలో లభిస్తాయి ఒక చిన్న అపార్ట్మెంట్కు అద్దే సాధారణంగా నెలకు పదివేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయల వరకు ఉంటుంది కోలివింగ్ స్థలాలు ఇవి ఒకే విస్తీర్ణంలోని అనేక వ్యక్తులకు నివాసాన్నిఅందిస్తాయి అవి తక్కువ ఖర్చుతో కూడుకున్న గృహ ఎంపికలను అందిస్తాయి ఒక చిన్న కోలివింగ్ స్థలానికి అద్దే సాధారణంగా నెలకు అయిదు వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు ఉంటుంది ఈ ఎంపికలు జిల్లా మొత్తం మీద గృహ అవకాశాలను మరియు స్థిరాస్తిని పొకడ పోకడలను ప్రతిబింబిస్తాయి ఒంటరి ఇళ్ళు మరియు అపార్ట్మెంటులు జిల్లాలో అత్యంత సాధారణమైన రెండు ఎంపికలు కోలివింగ్ స్థలాల గురించి ఆసక్తి పెరుగుతుంది ఎందుకంటే అవి తక్కువ ఖర్చుతో కూడుకున్న గృహాన్ని అందిస్తాయి చదువుకోవడానికి మరియు ఉద్యోగానికి వచ్చేవారికి సరిపడా గృహ ఎంపికలు ఉన్నాయి కోనసీమ జిల్లాలో వివిధ ధరలలో మరియు పరిమాణాలలో గృహాలు అందుబాటులో ఉన్నాయి ఈ ఎంపికలు వివిధ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి కోనసీమ జిల్లాలో స్థిరాస్తి పోకడలు పెరుగుతున్నాయి ఈ పెరుగుదలకు కొన్ని కారణాలు ఉన్నాయి వీటిలో పారిశ్రామికీకరణ జనాభా పెరుగుదల మరియు పెరుగుతున్న ఆర్థిక స్థిరత్వం ఈ పెరుగుదల కారణంగా గృహ ధరలు కూడా పెరుగుతున్నాయి